మా ఇంట్లో చూసినారంటే ఒక పాత ట్రాక్టర్ ఉంది అది వచ్చి చాలా రోజుగా మేము అలవడిందంట్లో అది చెడిపోయింది ఇప్పుడు చూసినారంటే ఒక కొత్త ట్రాక్టర్ తీసుండాము అండి అది పాత ట్రాక్టర్కు కొత్త ట్రాక్టర్కు ఏం తేడా అని చూస్తే పాత ట్రాక్టర్లో ఎక్కువుగా డీసిల్ గుంజుతుంది అయితే ఈ కొత్త ట్రాక్టర్లో తక్కువుగానే డీసిల్ గుంజుతుంది తర్వాత పొగలు అన్ని చూసినామంటే పాత ట్రాక్టర్లో చాలా పొగలు వస్తున్నాయి అయితే కొత్త ట్రాక్టర్లో అంత పొగలు రావట్లేదు అయినా ఇప్పుడు ఉండే కొత్త ట్రాక్టర్లు చూసినారంటే ఇప్పుటికి ఏమి మనం పంట పెడతామో రైతులని ఏమి పంట పెడతారో దానికి ఎట్ట చెయ్యాలనో అట్ట వచ్చి ఇప్పుడు ఉండే ఇప్పుడే ఉండే దీనికి చూసినారంటే ఒకపై పైన ఏమి ఏమి ప్రశాంతం కావాలనో అంతను బాగా శుభ్రంగా చేసి ఉండారు ఐతే పాత దాంట్లో వచ్చి కొంచెం చూసినారంటే చాలా కష్టంగా ఉండింది అది ఎందుకు చూసినారంటే అది పాత అప్డేషన్లో ఉండింది ఇప్పుడు చూసినారంటే కొత్త అప్డేషన్గా మార్చుండారు కొత్త కొత్తగా ఏవేవో కొత్త కొత్తగా చూసినారంటే అయ్యి పొగలన్ని ఎక్కువుగా రావ రానంది తర్వాత చూసినారంటే బాగా బయలుదేరుతుంది పాతది చూసినారంటే అంత ఫాస్ట్ కాని ఏడకి పో పోమాదు అయితే దీంట్లో వచ్చి ఏడైనను ఒక ఐదు నిముషాలు గంట పడిందంటే కూడా చాలు ఇది ఏడ మనం పో వెళ్లాలని తలుస్తే ఇది త్వరగా మనం మనల్ని తీసుకునిపోయి పంపిస్తుంది అయితే పాతది చూసినారంటే అంత దీనిగ రావట్లేదు కొత్తది వచ్చి బాగా వుంది తర్వాత చూసినారంటే కొన్ని కొన్ని వర్కులు అన్ని చూసినారంటే ఎక్కువగా చేసి వుండారు ఐతే అయ్ స్పీడ్ వచ్చి చూపించేది తర్వాత ఇన్ని కిలోమీటర్లు పోయి ఉంది ఇంత దీంట్లో పోయి ఉంది కొంచెం చూసినారంటే డిజిటలైజ్డ్గా చేంజ్ చేసి ఉన్నారు అదేమి చాలా బాగుండింది ఎందుకంటే ఇప్పుడు చూసినారంటే అది మారిగానే దొరకదు పాత దాంట్లో వచ్చి కొంచెం అప్డేషన్ అని తక్కువ ఉంది దీంట్లో అప్డేషన్ అని బాగా ఉంది తర్వాత తీసేవారు చూసినారు అంటే లెక్కపడి పాతది కొంచెం తక్కువ డబ్బులు ఉన్నోళ్లు బాగా ఉంటున్ను ఎందుకంటే మనకు స్పీడు మన పని వచ్చే రైతుల్లో మనం చేస్తాం కదా పంటలు పండే పని మనకు అన్ని త్వరగా మనం చేసి ముడుచాలా ఆటన్ మన అనుకున్నామంటే కొత్తది మనకు బాగా ఉంటున్ను ఎందుకంటే రైతులకు పంట పెట్టేదానికి బియ్యం వడ్లు సా రాగులు ఇవన్నీ వేయడానికి అదని చాలా బాగా ఉండును అది మనం యూస్ చేసినాం అంటే త్వరగా మన పనులన్నీ మన చేసేసి మన బెరీన ఇంటికి బయలుదేరేసాం తర్వాత చూసినారంటే మనం మాట్లాడేదాంట్లో ఉంది మనం ఏమైనా ఎక్కువుగా వాళ్ళు ఎమౌ అమౌంట్ పెట్టినారంటే మనం తక్కువ చేయండి మాకు ఇంత లెక్క లేదండి మీరు తక్కువ చేయండి అట్టా అని చెప్పేసి మన రైతుల లోన్ అని ఉంది కదా దాని పెట్టి కూడా మనం తక్కువ చేసి మాట్లాడి లోన్లు కూడా మనం తీసుకోసం లోన్లు తీసుకున్నాం అంటే మనకు ఎక్కువుగా డబ్బులు అని మనం కట్టేట్టుగా రాదు ఎందుకంటే వా సర్కార్ చూసినారంటే మనకు అదన్ని రైతులు చేసేవాళ్లు పొలం పెట్టుకుండే వాళ్ళకని తక్కువుగా తక్కువుగా వాళ్లకు చేసి ఇయ్యండి ఎక్కువగా ఇవ్వదండి అలా అని చెప్పి ఆర్డర్లని ఇచ్చివుండారు బ్యాంక్లో దాన్ని పెట్టి మనం తీసుకోసం ఎందుకంటే చాలా బాగుండును తీసుకుని మనకు మన పంట పెట్టి మనం బాగా ఒక మన బతుకులో ఒక మంచి అడుగెత్తి పెట్టేదానికి ఈ ట్రాక్టరని బాగా మనకు అలవడే దానికి బాగుండును తరువాత ఇదే వచ్చి పాతదికం కొత్తదికం ఉండే తేడాలు